కాకినాడ గతంలో కా కాకి నుండి వాడ అని పిలిచేవారు కోరింగ మరియు కాకినాడ వినన్ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరవ అతిపెద్ద నగరం మరియు కాకినాడ జిల్లాకు జిల్లా కేంద్రంగా పనిచేస్తుంది బంగాళాఖాతం తీరంలో ఉంది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ పందొమ్మిది నలభై ఆరులో స్థాపించబడింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన మరియు ప్రసిద్ధ ప్రభుత్వ కళాశాల ఆంధ్రప్రదేశ్ మొదటి పాలిటెక్నిక్ కళాశాల ఆంధ్ర పాలిటెక్నిక్ పందొమ్మిది వందల నలభై ఆరులో ఇక్కడ స్థాపించబడింది ఇది బక్కింగ్హామ్ కెనాల్కు మూలస్థానం ఇక్కడ సరుకులు ఉండేవి బ్రిటీష్ పాలనలో పడవల ద్వారా రవాణా చేయబడింది ఇది ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద సముద్ర ఓడరేవు ప్రస్తుతం గ్రామం కోరింగ సమీపంలో ఉంది నగరం నుండి చాలా మంది ప్రెస్లు ఈ ఓడరేవు నుండి బర్మా మరి షణ్ పీజీ మరియు వివిధ ఆస్ట్రేలియా దేశాలకు వలస వచ్చారు అక్కడ కార్మికులుగా పనిచేసేందుకు వారిని కోరింగాస్ అని పిలుస్తారు